నాకు మెషిన్పై రకరకాల బట్టలను కుట్టడం చాలా ఇష్టం నేను చీరలకు అంచులు కుట్టడం సాదా కుట్టు మెషిన్ పైన చీర అంచు కుట్టగలను అలాగే జిగ్ జాగ్ పీకో మెషిన్ పైన చీర అంచులు అలానే ఫాల్స్ కూడా వేయగలను నేను కుట్టు మెషిన్పై బట్టలను కుట్టడం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అలాగే పంజాబీ డ్రెస్లు గౌన్లు జాకెట్లు లంగా ఓనీలు నేను కుట్టగలను అంతే కాదు చీర ఫాల్స్ను నేను చేతితో కుట్టగలను దీనివలన చీరపై కుట్టు బయటకు కనిపించకుండా అందంగా కనిపిస్తుంది కాలు గౌన్లు అంటే చాలా ఇష్టం సమయం దొరికినప్పుడల్లా మా పాపకు గౌన్లు నాకు చీర జాకెట్లు కుట్టుకోవడం నాకు చాలా ఇష్టం కుట్టడం అంతా అద్భుతంగా రాకపోయినా సరే పర్వాలేదు నా వరకు నేను బాగానే కుడతాను అని ఎప్పుడూ అనుకుంటాను ఇలా మెషిన్ కుట్టడం వల్ల మనసుకు బాగా తేలికగా సంతోషంగా ఉంటుంది ఓనీలకు అంచులు కుట్టడం అంటే నాకు చాలా ఇష్టం